హలో ఊబర్ టాక్సీ వాళ్ళ అండి నేను ఊబర్ టాక్సీ బుక్ చేసాను హైదరాబాదులో దిల్సుఖ్నగర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఆల్రెడీ మీరు కాల్ యాక్సెప్ట్ చేసారు కానీ రావటానికి ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తుంది కాస్త ఎంత టైం పట్టగలుగుతుందో చెప్పగలుగుతారా ఎందుకంటే నాకు కొంచం అర్జెంటుగా వెళ్ళాలి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ కూడా ఉంది నేను ఉన్నది దిల్సుఖ్నగర్లో రోడ్ నెంబర్ ఫైవ్లో మీకు లొకేషన్ కూడా వచ్చి ఉంటుంది మీరు ఆలస్యం అవుతుంది అంటే చెప్పండి నేను మీది క్యాన్సిల్ చేసుకుని వేరే టాక్సీ బుక్ చేసుకుంటాను ఐదు నిమిషాలు అని చెప్పినటువంటి టైమింగ్ ఇప్పటికి ట్వంటీ త్రీ నిమిషాలు అవుతుంది దయచేసి ఇంకా ఎంత సేపట్లో మీరు రాగలుగుతారో నాకు కన్ఫర్మ్ చేయగలిగితే నేను బుకింగ్ క్యాన్సల్ చేసుకోవాలన్న కంటిన్యూ చేసుకోవాలన్న అన్నది ఆలోచించుకో గలుగుతాను